ఇప్పుడు పుట్టిన పసిపిల్లలకు శుభ్రమైన వాతావరణం ఉండాలి పసిపిల్లలు చాలా అమూల్యంగా ఉంటారు కోమలంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి వాతావరణము చల్లగా ఉన్న వాళ్ళు ఒప్పుకోలేరు ఎక్కువ వేడిగా ఉన్న ఒప్పుకోలేరు మనం వాళ్ళ గురించి ఏం చేయాలన్నా పదిసార్లు ఆలోచించి చేయాలి వాళ్ళకి ఎక్కువ మనం గోరువెచ్చని నీళ్ళతో వాళ్ళకి వాళ్ళ పరిమళాలని తుడిచి వాళ్ళు ఉండే ఎక్కువ ఆడుకొనే చోటు గోరువెచ్చని నీళ్ళతో తడిబట్టతో తుడవాలి వాళ్ళకి సర్దీ దగ్గు ఇట్లాంటివి ఏమైనా జబ్బులు ఉన్నా వాళ్ళు దూరం ఉండాలి వాళ్ళకి ఇష్టమైనది చల్లది తినడం కానీ ఇప్పుడు మనమెట్లా పడితే అట్లా తింటున్నాము అనేసి వాళ్ళకి కూడా చల్లవి కానీ ఎక్కువ వేడివి కానీ తినిపించవద్దు పసిపిల్లలు కాబట్టి వాళ్ళు తట్టుకోలేకపోతారు పసిపిల్లలు ఒక పువ్వుతో సమానం ఇప్పుడు మనం పువ్వుని ఎట్లా వడితే అట్లా ప ఎట్లా వడితే అట్లా దాన్ని చూసుకుంటే ఎట్లా పడితే దా అట్లా దాన్ని వాడితే అది మాసిపోతుంది లేదంటే కరాబ్ అయిపోతుంది అట్లానే పసిపిల్లలు కూడా ఎట్లా పడితే అట్లా చూసినాము అనుకో వాళ్ళకి కూడా ఆరోగ్య సమస్యలు లేకపోతే ప్రాణానికి కూడా ప్రమాదం వస్తుంది అప్పుడప్పుడు అందుకే వాళ్ళు చాలా కోమలంగా ఉంటారు చిన్న పసిపిల్లలు పండు ముసలి వాళ్ళతో సమానం పిల్లలకి పుట్టగానే ఏం తెలియదు ముసలి వాళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ వయస్సు మించుతున్న కొద్దీ వాళ్ళకి కూడా అంత జ్ఞాపకశక్తి పోతుంది కాబట్టి వాళ్ళకి కూడా ఏం గురుతు ఉండదు ము ముందైతే వాళ్ళకి వాళ్ళు ఉంటున్న జాగలో వాతావరణం కానీ అంతా అంత సరిగ్గా ఉండాలి మనం ఇప్పుడు ఎండాకాలం అనేసి మనము ఏవేవో ఏసీలని కూలర్లని ఆన్ చేసుకుంటాము కానీ పిల్లలకి ప చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళకి బాడీకి మళ్ళీ శరీరంకి స్పర్శ ఏం తెలియదు కాబట్టి మళ్ళీ మనము ఎక్కువ ఏసీలు కానీ కూలర్లు కానీ పెట్టవద్దు వాళ్ళకి అలవాటు చేయొద్దు వాటి వల్ల వాళ్ళకి దగ్గులు కానీ లేదంటే సర్దులు కానీ కా రావడానికి అవకాశాలు ఉన్నాయి అదే పసిపిల్లల తల్లి సర్దితో కానీ జ్వరంతో కానీ పిల్లలకి పోయి తన పాలు ఇవ్వడం కానీ కొంచెం మానిపించాలి ఎందుకంటే పసి పిల్లలకి ఏదైనా త్వరగా అంటుకుంటుంది అదే ఏమంటారు జ్వరం వచ్చిన తల్లి లేదంటే జ్వరమైనా సర్ది అయినా ఏదో ఒకటి ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్న తల్లి అదే ఆ పసిపిల్లలకి తన పాలు ఇచ్చిందనుకో వాళ్ళకి కూడా ఆ జబ్బు సోకడానికి అవకాశాలు ఉన్నాయి అందుకే ఏదో ఒక జబ్బు ఉన్న తల్లి ఏదో ఒక జబ్బు ఉన్న తల్లి పిల్లలని కొంచెం దూరం పెట్టడానికి చూడాలి అంటే బయటి పాలు కాని ఇప్పుడు చాలా దొరుకుతున్నవి అట్లా తాగించడం కానీ చూడాలి ఎందుకంటే పిల్లలకి ఫాస్టుగా ఏదైనా వస్తుంది అందుకు అలా చూడాలి ఇంకా పసిపిల్లలు పెద్దవాళ్ళతోను సమానం కాదు కాబట్టి వాళ్ళు చాలా అంటే చాలా కోమలంగా ఉంటారు ఏం చేసినా ఒక వందసార్లు ఆలోచించాలి మనకు ఏమైనా అయితే చెప్పగలుగుతాము ఎందుకంటే మనకు కొంచెం అయినా జ్ఞానం ఉంది తెలివి ఉంది మాట్లాడానికి వస్తుంది చి అప్పుడు అప్పుడే పుట్టిన పిల్లలకి ఏం తెలియదు ఎట్లా చెప్పలేరు వాళ్ళు దేనికి ఏడ్చినా మనం ఆకలికే ఏడుస్తున్నారు అనుకుంటాము కానీ వాళ్ళకి ఏదో అవుతుంటుంది మనకు ఏం అర్థమవుతుండదు అందుకే ఏదైనా జాగ్రత్తగా చూసుకోవాలి మంచిగా ఆలోచించాలి